గుడ్ మార్నింగ్ హెబ్రోన్గారు ఎలా ఉన్నారండి ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నా మీ అబ్బాయి బళ్ళా వినయ్గారి స్కూల్ ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నానండి అసల మీ అబ్బాయి మార్క్స్ బాగాలేదండి చూస్తున్నా ఇప్పుడే ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం చూస్తన్నాను క చాలా కంప్లైంట్లు వచ్చాయి టీచర్లు నుంచి అందరి నుంచి సరిగ్గా ఉండట్లేదు చాలా వచ్చాయి అందుకే నేనే ఇంక డైరెక్ట్గా కాల్ చేద్దామని కాల్ చేస్తున్నాను మీ అబ్బాయి గురించి చెప్పడానికి అసల మీ అబ్బాయి మార్క్స్ ప్రోగ్రెస్ కార్డ్ చూపించాడా అండి మీకు అసలు ఇంట్లో ఏం విషయమండీ నేను చెప్తానండి అస అసలు మార్క్సు మాథ్స్లో ఫిజిక్స్లో అన్నింటిలో ఇరవై ఐదు మార్కులకి ఒక పది మార్కులు వస్తాయండి పదిహేను మార్కులు ఎక్కడకి పోతున్నాయి నాకైతే అర్థం కావటంలేదు నాకు క్లాసుల్లో కూడా మీ సరిగ్గా ఏమంటే టీచ ప్రతి టీచర్ వచ్చి మీ అబ్బాయి గురించి కంప్లైంట్ చేయడం అసలు క్లాస్ వినట్లేదు పడుకుంటున్నాడు గోల గోల చేస్తున్నాడు అందరినీ ఏడిపిస్తున్నాడు అన్నీ వస్తున్నాయి ఇట్లా వేరే వాళ్ళని ఏడిపిస్తున్నాడంట వేరే అబ్బాయిల్ని వాళ్ళ అబ్బాయిల పేరెంట్స్ వచ్చి నన్ను అడుగుతున్నారు సరిగ్గా చూసుకోలేదా మీరు అని కొంచెం మీ అబ్బాయిని మీరు లైన్లో పెట్టుకోవాలండి కొంచెం కనీసం ఒకసారి మీతో అబ్బాయితో మాట్లాడగలరా మీరు అసలు సరిగ్గా ఉండట్లేదండి చాలా కంప్లైంట్స్ వచ్చాయి నాకైతే టీచర్ నుంచే కాదు స్టూడెంట్స్ నుంచి కూడా వచ్చాయి మళ్ళీ మార్క్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అసలు మార్క్స్ సరిగ్గా రావట్లేదు మళ్ళీ పొద్దున్న ఎందులో పంపిస్తారండి మీ అబ్బాయిని మీరు మీ అబ్బాయి పదింటికి అలా వస్తున్నాడు ప గంట ఏం చేస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు ఒకసారి మీ అబ్బాయిని మీరే ఒకసారి ఒక రోజు ఒక వారంలో దింపండి చూడండి తొమ్మిదింటికి వదులుతుంటే పదింటికి ఎలా వస్తున్నాడో ఒ గంట ఏం చేస్తాడో తెలీదు చూసు చూసుకుని పంపించండి ఎందుకంటే మా మా ఇంట్లో మాకాడ ఏం చెప్తున్నాడు అంటే మా మా తల్లిదండ్రులే లేటుగా పదింటికి పంపిస్తున్నారు నేనేం చెయ్యట్లే అని చెప్తున్నాడు ఇట్లా కబుర్లు చెప్తున్నాడు సో మీరు ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడి ఎందుకంటే మాకేం లేదండి మీ అబ్బాయికే పోయేది మొత్తము అందుకే మీకే డైరెక్ట్గా వచ్చి నేను మీతో మాట్లాడుతున్నాను కొంచెం చూసుకోండి అంతే అండి థ్యాంక్ యూ అండి